ఏంటండి మీ ప్రాబ్లమ్ ఏంటి అవునా ఇంకా ఓకే

ఓకే ఓకే అమ్మ మీరు ఆవిరి పడుతు ఉండండి పసుపు అది వేసుకుని ఇంకా బయటికి వెళుతు ఉన్నప్పుడు కూడా కొంచెం మాస్క్ అది పెట్టుకుని వెళితే మీకు కొంచెం బాగుంటుంది డస్ట్ అది పడకుండా జనరల్గా చలికాలం వచ్చిన తరువాత చిన్నపిల్లల దగ్గర నుంచి అదే ప్రాబ్లెమ్ ఉండవచ్చు కాకపోతే కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి చలికాలం కూడా హాట్ వాటర్ తీసుకోండి ఎక్కువగా హాట్ వాటర్ తీసుకోండి ఆవిరి పడుతు ఉండండి ఏమి కాదు ఇంకోటి సౌండ్ వస్తుంది అంటున్నారు కదా మీరు దగ్గు వచ్చినప్పుడల్లా కూడా దాన్ని ఉప్పేయడానికి ప్రయత్నించండి అది నెమ్ము వల్ల కూడా అలా వచ్చి ఉండచ్చు ఏమి కాదు మీరు అలా ట్రీట్మెంట్ అనేది తీసుకోండి ఇంకా సెటిరిజిన్ టాబ్లెట్ కూడా నైట్ వేసుకొని పడుకుంటే కొంచెం దగ్గు సిరప్ ఈ టాబ్లెట్ ఏమి కాదమ్మ ఇంకోసారి ఇంకా మళ్ళీ ఈ టాబ్లెట్స్ అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వస్తే ఎలా ఉంది ఏంటి అనేది మళ్ళీ మేము చెక్ చేస్తాము ఇప్పుడు మీ పేరు ఓకే ఓకే ఐశ్వర్య గారు ఈసారి మీరు మళ్ళీ ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాత మీకు ఎలా ఉందో ఏంటో చెప్పండి మేము మేము మళ్ళీ మా నర్స్ మీకు కాల్ చేస్తుంది ఇప్పుడైతే ఓకే కదా మీకు రండి పర్వాలేదు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి రండి ఎందుకంటే దగ్గు జలుబులు ఈ చలికాలంలో త్వరగా తగ్గట్లేదు కదా ఎవరికి కూడా మీరు వస్తే కొంచెం మీకు క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోదురు కానీ ఏమి పర్వాలేదు అది అందరికి ఇప్పుడు చలికాలం అనేది కామన్ మీరేం టెన్షన్ తీసుకోవద్దు అది మెడిసిన్తో క్లియర్ అయిపోతుంది ఏం కాదమ్మ ఓకేనా మీరు రేపు వస్తారా ఎప్పుడు వస్తారు ఓకే ఓకే మీరు వచ్చే ముందు మా రిసెప్షన్కి కాల్ చేసి నా డాక్టర్ శృతి అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేయండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్